పని చేసి మానేసినారు ఎలా ఉందండి ఇప్పుడు అవునండి అవును నరేష్ గారు అవును అంటే మన పెయిన్ లాంటిది వస్తుందా ఫుడ్ తినేటప్పుడు గానీ ఓకే పెయిన్ అనేది చాలా ఉందా అండి సివియర్ పెయిన్ ఉందా నార్మలా ఓకే అండి నేను మీకు చాలా రా ఇచ్చాను కదా అదేమన్నా వాడుతున్నారా అండి అకేషనల్లీ వాడుతున్నారా రెగ్యులర్గా వాడుతున్నారా

డీలే చేసినారా ఏమన్నా అయితే ఏదన్నా ఏదన్నా గట్టి ఫుడ్ కానిది నమిలారా అండి అంటే ఏదన్నా గట్టి ఫుడ్ అంటే చికెన్లో బోన్ కావచ్చు అలా ఏమన్నా చేసారా ఓకే అండి మరి చూస్తాను మీకు ఒకసారి మీకు స్క్యానింగ్ తియ్యాల ఫస్ట్ వచ్చేసి మనకి స్క్యానింగ్ తీసేసి మనకి టీత్ టీత్ స్ట్రక్చర్ అంతా ఎలా ఉందో స్క్యానింగ్ చేసి చూసి ఏమైనా ఫర్దర్గా స్టంమరికార్ క్యాప్ పెట్టచ్చు లేకుంటే క్యాప్ పెడదామండి క్యాప్ అయితే చూస్తారా లేకుంటే ఈసారి రెగ్యులర్ స్ట్రాంగ్ టీత్ పెడదామంటారా మీ ఇష్టం అండి మీ ఒపీనియన్ పై బేస్ ఉంటుంది చెప్పండి క్యాప్ పెడదా క్యాప్ పెడదామా లేకుంటే రెగ్యులర్ టీత్ పెడదామాండి వైట్ టీత్ కావాలా లేకపోతే ఏ ఏ టీత్ కావాలి మీకు ఇప్పుడు సిల్వర్ టీతే కావాలా తెప్పిస్తానండి ఫస్ట్ అయితే మీకు స్క్యానింగ్ చేసి దాని పొజిషన్ ఎలా ఉంది దాని కండిషన్ ఎలా ఉంది అన్నీ చెక్ చేద్దామండి ఒకసారి ఓకేనా మీకు ఓకేనా ఓకే ఇప్పుడు మీరు వచ్చేసి ఐస్ క్రీమ్స్ వచ్చేసి తినాలండి ప్రజెంట్గా రూట్ కెనాల్ చేస్తాను మీకు రూట్ కెనాల్ చేసినాక ఏంటంటే వన్ అవర్ వరకు మీరు ఏం తినడానికి ఉండదు ఎందుకంటే కాటన్ పెట్టేసి ఇప్పుడు రూట్ కెనాల్ చేసి వన్ అవర్ వరకు మీరు నోరు తెరవడానికి కూడా ఏం కూడా ఉండదు వన్ అవర్ వరకు తరువాత వచ్చేసి ఐస్ క్రీమ్స్ కానీ జ్యూసేస్ కానీ ఇవే ఉండాలండి ఒక టూ త్రీ డేస్ వరకు మీరు రెగ్యులర్గా చెకప్కి రావాలి ఓన్లీ లిక్విడ్స్ మీదనే ఉండాలండి మీరు లిక్విడ్స్ స్వీట్స్ మీదనే ఒక త్రీ డేస్ వరకు ఉన్న తరువాత మన టీ మనం టీత్ పొజిషన్ని బట్టి ఫర్దర్ పొజిషన్ ఉంటుందండి ఓకేనా మీకు మీరు ఓకే అంటే మీరు ఇక్కడ వచ్చేసేయండి మీకు రూట్ కెనాల్ చేసి ఫర్ద ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుతానండి ఓకే కమ్ ఆన్ త్యాంక్ యూ అండి